బైకింగ్ నాకు బైకింగ్ అంటే చాలా ఇష్టం బైకింగ్ నేను ఒంటరిగా చేయడానికి చాలా ఇష్టపడతాను ఎందుకంటే మిగతా రైడర్లు కలవటానికన్నా ఒంటరిగా చేస్తేనే నా మనసు కొంచెం విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది అదే నేను మిగతా రైడర్ తో కలిసి చేస్తే అది కొంచెం వేరే యొక్క అనుభవాన్ని ఇస్తుంది కానీ అది కూడా మంచిది మిగతా రైడర్ ను కలవటానికి మంచి మార్గాలంటే మంచి స్నేహితులు మన స్నేహితులనే రైడర్ లుగా మార్చి వాళ్ళతో రైడింగ్ వెళ్తే చాలా అంటే చాలా మంచి జ్ఞాపకాలు వస్తుంది మరియు ఎక్కువ వేగంగా వెళ్ళిన మన ఆరోగ్యం కాదు మన యొక్క జీవితంకే చాలా చెడ్డది మరియు కొన్ని కొన్ని సందర్భాలు మన ప్రాణమే వెళ్ళిపోయే ఒక చాలా అంటే చాలా అంట మన ప్రాణమే వెళ్ళిపోయేంత ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వేగంగా కాకుండా అతి వేగంగా వెళ్తే మన ప్రాణానికి ఆపద అందుకు నేను ఒంటరిగా లేకపోతే నా స్నేహితులతో వెళ్తాను లేకపోతే నాకు చాలా అంటే చాలా ఒంటరిగా వెళ్ళటమే నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు ఒంటరిగా వెళ్ళటం వల్ల నా మనసు శాంతంగా ఉంటుంది మరియు ప్రకృతిని ఆనందంగా మరియు ప్రశాంతతతో నా మనసు విశాలమవుతుంది నా యొక్క బుర్ర బాగా పనిచేస్తుంది అందుకు నేను వారానికి ఒకసారి అయినా రైడింగ్ చేస్తాను